ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండగ సందర్భంగా అక్కడ ఒక పెద్ద జాతర జరుగుతుంది ఈ జాతర వివిధ రకాల కళలు కళాకారులు వ్యాపారులు ఉంటారు చిన్నప్పుడు ఈ జాతరకు వెళ్లడం నాకు చాలా ఇష్టం ఒక సంవత్సరం నేను నా తల్లిదండ్రులతో జాతరకు వెళ్లాను అక్కడ నేను చాలా కొత్త విషయాలు చూశాను నాకు చాలా బాగా నచ్చిన విషయం ఒక కథ కళారూపం ఆ కళా రూపంలో ఒక కథకుడు ఒక కథను చెబుతూ దానిని చిత్రాలు ద్వారా చూపించాడు నేను ఆ కథ ఆ కళా రూపాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను అలాగే నేను ఆ జాతరలో చాలామంది కళాకారులను చూశాను వారిలో కొందరు నాకు చాలా ఇష్టమైన గాయకులు నటులు వారు చూసినందుకు చాలా సంతోషంగా అనిపించింది ఆ జాతరలో నేను చాలా మంచి సమయం గడిపాను ఆరోజు నాకు చాలా ముఖ్యమైనది ఆ జాతర గురించి నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుంది